మా గ్రామంలో యువత ఎక్కువ శాతం మంది వారి తల్లితండ్రులతో పాటు వ్యవసాయానికి మరియు గడ్డికోత పనులకు వెళ్తుంటారు మరి మరికొంత యువత కొన్ని కొన్ని సమయాలలో మరి పొలం పనులు ఉండక పట్టణాలకి వెళ్ళి అక్కడ ఉన్న కారాగారంలో పని చెయ్యడానికి కష్టమైనా సరే వారు మరి రోజు వారికీ వచ్చే వేతనానికి తగినట్టు వారు వెళ్తుంటారు వారికీ ఇబ్బందైనా సరే వారు ఆ కారాగారంలో పని చేయుటకు వెళ్తూ ఉంటారు